నేను తెలుగు నుంచి తెలుగులోకి అనువదించడం అంటే తెలుగులో రెండు రకాలు ఉంటాయి అది ఏంటంటే గ్రాంధికం ఇంకొకటి ప్రాంతీయం గ్రాంధికం అంటే ఎలా ఉన్నారు భోజనం చేసారా మీరు వడివడిగా రండి మీ తొందరపాటుకు గల కారణాలు ఏమిటి ఈ టైప్లో లైక్ మహాభారతం ఏదైనా సీరియల్ టీవీలో రావడం కానీ లేకపోతే ఏదైనా ప్రాచీన సీరియల్ని ప్రచారం చేయడం కావచ్చు

మీ తదుపరి మీ నిర్ణయాలు ఏమిటి మీ లక్ష్యం ఏమిటి నెక్స్ట్ వత్స ఇలాంటి పదాలు అన్నట్టు ఇవి అర్థం కానప్పుడు నేను గూగుల్ ట్రాన్స్లేట్ నుంచి అప్పుడప్పుడు తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్లేట్ అంటే నేనెప్పుడు ఏం చేయలేదు స్కూల్లో ఉన్నప్పుడు పద్యాలు గ్రాంధికంలో సంస్కృతంలో ఉన్నప్పుడు మాత్రం మా టీచర్ హెల్ప్తో ట్రాన్స్లేట్ చేసి అర్ధాలు నేర్చుకునే వాడిని